నేను బ్యాంకులో పని చేస్తాను బ్యాంకులో పనిచేయడం వల్ల నేను అకౌంటింగ్ అనేది తప్పుగా కొట్టాను అకౌంటింగ్లో లెక్కలు పొరపాటు చేశాను అకౌంటింగ్లో లెక్కలు పొరపాటు చేసి తప్పుడు ఫైల్ని మా మేనేజర్ గారికి పంపించాను మా మేనేజర్ గారు ఆ అకౌంటింగ్ ఫైల్ని చూసి వారు నా తప్పులను చూసి నన్ను బాగా తిట్టారు ఏంది ఇన్ని తప్పులు చేశావు ఈ తప్పులలో ఈ ఆ అకౌంటింగ్లో పైసలు తేడా వస్తే ఎలా ఉంటుంది నువ్వు ఎందుకు ఇలా అకౌంటింగ్లో ఇన్ని తప్పులు చేసావు అని వారు నన్ను బాగా తిట్టారు నేను దానికి చాలా బాధపడి మళ్ళీ ఆ ఫైల్ని తీసుకొని అన్నీ అకౌంట్ అకౌంట్లు బాగా కరెక్ట్ చేసి అన్నీ లెక్కలు కరెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పాను దాని ద్వారా వాళ్ళు మళ్ళీ చూసి ఓకే ఇంకోసారి ఇలా చేయకు ఇంకోసారి ఇలా చేస్తే నేను నిన్నుఈ ఆఫీస్ నుండి తీసేస్తామని వారు హెచ్చరించారు అప్పటి నుండి ఆ పొరపాటును నేను మళ్ళీ చేయడం లేదు ఇలాంటి పొరపాట్లు ఇంక ఎప్పుడు చేయకూడదని జాగ్రత్తగా ఉంటున్నాను